ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాంస్కృతిక నిబంధనలు కాలక్రమేనా మారుతూ ఉన్నాయి ఎందుకంటే పూర్వకాలంతో పోల్చుకుంటే ఆడవాళ్లు ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ముందుగానే ఉన్నారు పూర్వకాలంలో పరిస్థితులు వేరుగా ఉండేవి పల్లెటూర్లలో ఇంకా పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్లు రాత్రి అయితే బయటకు వెళ్ళకూడదు ఇంకా ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి ఇలాంటి నిబంధనలు అనేవి ఉండేవి సమాజంలో మనం ఉద్యోగాలు చేయకూడదు అనేవి కూడా ఉండేవి కానీ ఇప్పుడు ఆడవాళ్లే అందరికన్నా ముందుగా చదువుకుంటున్నారు వారికే ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే కుటుంబ నిర్మాణంలో కూడా ఆడవాళ్ళ పాత్రే ఎక్కువగా ఉంటుంది ఇన్నట్లో అయితే కుటుంబాల్లో పురుషులు మాత్రమే పనికి పనిచేసే వారు స్త్రీలు కుటుంబాన్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితులకు పెరిగిన ధరలకు అనుకూలంగా ఉండేందుకు స్త్రీలు కూడా జాబ్ చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు ముందు కాలంలో చూసుకుంటే పైలెట్లుగా పురుషుల్ని మాత్రమే తీసుకునేవారు కానీ ఇప్పుడు స్త్రీలు కూడా ఉన్నారు అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో స్త్రీలు అధికంగా ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా సొంతంగా యూట్యూబ్ ఛానళ్లు అవి పెట్టి చాలా బాగా ఆడవాళ్ళూ సంపాదిస్తున్నారు ఆడవాళ్ళకు మగవాళ్ళకు మధ్య ఇప్పుడు బేధం అనేది ఎవరు చూడటం లేదు అందరూ సమానంగానే వారికి అవకాశాలు ఇస్తున్నారు ఇంకా ఈ ఆధునిక కాలంలో మహిళలు పురుషులతో సమానంగా పనిచేయటానికి వాళ్ళ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ చేసుకుంటున్నారు